లావు ఎక్కడానికి ప్రయత్నించడానికి మా ఊరిలో చాలా విధాలుగా ప్రయత్నిస్తారు చాలామంది లావు అవ్వాలననుకుంటారు కొంతమంది జిమ్కి కూడా పోతారు ఇంకా గృహ వైద్యాలు అంటే రోజూ పొద్దున్న శెనగలు నానబెట్టుకొని తినాలి ఫ్రూట్సు బనానాలు తినాలి బనానా అంటే అరటి పండ్లు ఇంకా నెయ్యి బాగా తినాలి అన్నం కూరలు పప్పు చారులు బాగా తినాలి రోజుకు నాలుగుసార్లు తినాలి ఇంకా ఏం తిన్నా తినకపోయినా రోజు అన్నం తినాలి ఎంత తిన్నా గానీ తింటూనే ఉండాలి ఎప్పుడూ ఎక్కువ లావు అయ్యి లావు అవ్వడానికి ఉపయోగించే పదార్థాలను ఎక్కువ తింటూ ఉండాలి

ఇంకా ఇంకా చాలా ఉంటాయి కానీ నాకు తెలియదు